తెలుగు భాష యొక్క చరిత్ర తెలుగు భాష ద్రావిడ భాష కుటుంబానికి చెందినది ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధానంగా మాట్లాడతారు దీనికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది క్రీస్తుపూర్వం నాలుగవ శతాబ్దం నాటి ప్రాకృత శాసనాల్లో తొలి తెలుగు పదాలు కనిపిస్తాయి తెలుగు భాష మూల పురుషులు యానాదులు పూర్వతత్వ పరిశోధనల ప్రకారం తెలుగు భాష ప్రాచీనత రెండు వేల నాలుగు వందల సంవత్సరాల నాటిది ఆదిమ ద్రావిడ భాష చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనుకకు మనము తెలుసుకోవచ్చు కానీ తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం ఆరవ శతాబ్దం నుండి ఉన్న ఆధారాలను బట్టి నిర్ణయించవచ్చు ఇక ఈ తెలుగు ఎలా అభివృద్ధి చెందింది ఇది ఏడవ ఏడు నుంచి పదకొండవ శతాబ్దంలో అభివృద్ధి చెందింది తెలుగు ఒక ప్రత్యేక భాషగా తనను తాను స్పష్టంగా గుర్తించుకోవడం ప్రారంభించింది ఈ కాలంలోనే తొలి సాహిత్య రచనలు వెలువడ్డాయి ఇది తెలుగు సాహిత్య ప్రారంభానికి గుర్తుగా నిలిచింది ఇది పదకొండు నుంచి పదహారవ శతాబ్దంలో క్లాసికల్ కాలంగా గుర్తించబడింది ఈ యుగం సాంస్కృతిక ఇతిహాసాల అనుబంధాలు మరియు మూల రచనల సృష్టితో గణనీయమైన సాహిత్య వృద్ధిని చూసింది తెలుగు సాహిత్యం మరియు వ్యాకరణం మరింత ప్రామానికమయ్యాయి